హలో

ఆ చెప్పండి ఆ సరే ఆ చెప్తాము అది ఉదయ బాపు మ్యూజియం ఉదయం పదిన్నర నుంచి ఓపెన్ అయ్యి ఉంటుంది సాయంత్రం ఐదింటికి క్లోస్ చేసేస్తాము ఐదింటి వరకు ఓపెన్లోనే ఉంటుంది పదిన్నర నుంచి ఐదింటి వరకు ఆ ఇంకా దాన్ మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ మ్యూజియం అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది మిమ్మల్ని గైడ్ చేయడానికి కూడా మీకు వెనుక ఒకరిని పంపిస్తాము వాళ్ళు మీకు అన్ని కూడా చూపిస్తారు మీకు వాటి గురించి వివరిస్తారు కూర్చోడానికి కానీ ప్రతీది కూడా మీకు ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్లో కూర్చోడానికి కూడా ఉంటుంది ఆ కానీ చిన్న పిల్లలకి మాత్రం ముప్పై రూపాయలు ఎంట్రన్స్ ఫీజు పెద్ద వాళ్ళకి యాభై రూపాయలు అహ లేదు మొదటి నుంచి అలానే ఉంది పదిన్నర నుంచి ఐదింటి వరకు అది అహ కాని క్లోజ్ చేసేస్తాము ఇంక ఎవరిని ఉంచనివ్వము చెక్ చేసి అందరిని పంపిచేస్తాము ఏంటి ఆ ఏమి కాదు కాకపోతే వాటిని ఏమి కదపకూడదు ఫొటోస్ దిగడానికి అయితే పర్మిషన్ ఉంది ఆ శుక్రవారం క్లోజ్ చేసేస్తాము అది ఓపెన్ అవ్వ ఓపెన్ చెయ్యము ఇంకా పబ్లిక్ హాలిడేస్ ఏమైనా ఉన్నా సరే ఓపెన్ చెయ్యము సెలవు ఆ రోజు ఇంకా నార్మల్ డేస్లో మాత్రం ఓపెన్లోనే ఉంటుంది పదిన్నర నుంచి ఐదింటి వరకు ఆ ఓకే అండి